విజయనగరం అనగానే విజయనగరంలో ఎక్కువగా పచ్చళ్ళు ఫేమస్ అండి మా ఊళ్ళో అయితే మామిడికాయ పచ్చడి బాగా చేస్తారు మామిడికాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేస్తారు అంటే ఫ్రెష్గా ఉన్న మామిడికాయలు తీసుకు వచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి ఉప్పు కారం పెట్టి ఎండపోస్తారు అవి బాగా ఎండిన తర్వాత పచ్చళ్ళు చేస్తారు ఆ పచ్చళ్ళు చాలా ఫేమస్ ఉంటాయి చాలా రుచికరంగా ఉంటాయి ఆ మా మామిడికాయ ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడ మామిడికాయ పచ్చడి తిన్నా మా ఊరు గుర్తు వస్తుంది కేవలం ఆంధ్రాలో ఎక్కడ తిరిగినా మా విజయనగరంలో ఉండే పచ్చడి చాలా ఫేమస్ అండి మా ఇక్కడ విజయనగరంలో చాలా చాలా ప్రదేశాలలో ఫుడ్డు బాగుంటుంది మీరు ఎక్కడికైనా వెళ్ళి టేస్ట్ చేయచ్చు నేను అయితే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండే ఒక దోశ బండి చిన్న బండి దగ్గర దోశ తిన్నాను అది కొద్దిగా దోశ కొద్దిగా కాస్ట్లీగా అనిపించవచ్చు ఇక్కడ ఉన్న ప్ర ఆ జనాలకి నలభై రూపాయలు ఉంటుంది ఆ దోశ చాల బా ఉంటుందండి అది కాస్టు చూసి బట్టి కాదు టేస్ట్ చూసి బట్టి మనం డబ్బులు ఇవ్వచ్చు ఒకసారి దోశ తింటే మరీ ఇక జీవితంలో మర్చిపోలేము నేను అయితే ఆ విధంగా మర్చిపోలేను